రాజు రాజు ప్రొవిజన్సే సార్ రాసుకున్నాను చెప్పండి

చెప్పండి సార్ మీకు ఏమి కావాలి

గోధుమలు ఎన్ని కేజీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి రాసుకున్న సార్ మొత్తము నాలుగు వేలు అయ్యింది సార్ టోటల్ ఐదువేలు అయింది సార్ ఇవాళ లేట్ అవుతుందా మీరు సార్ ఫోన్పే చేయండి మాకు డబ్బులు అందిన వెంటనే మా పిల్లవాడు చేత పంపిస్తాను అతి తక్కువ టైంలో మీ ఇంట్లో ఉండేటట్టు చూస్తాం సరుకులు మేము పంపిస్తాం మా అబ్బాయి చేత తక్కువ టైంలో పంపిస్తాం డోర్ డెలివరీ చేస్తాను ఫోన్పే చేయండి డబ్బులు అందిన వెంటనే చేస్తాం పంపిస్తాం సార్ తప్పకుండా పంపిస్తాం సార్ తక్కువ టైంలో